పిల్లలు ఎంతో స్తుతిమెత్తంగా ఉంటారు వారిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అందులో అప్పుడే పుట్టిన పిల్లలను ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడే పుట్టిన పిల్లలు ఎంతో సెన్సిటివ్గా ఉంటారు వారిని చాలా కేర్ఫుల్గా ఆ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్లు అప్పుడే పుడతారు వాళ్లకి ఈ వాతావరణం సరిగ్గా అలవాటు అయ్యేదాకా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సరిగ్గా గాలి పీల్చుకోడానికి కాని తిండి సరిగ్గా అరిగించుకోవడానికి కాని అప్పుడు దాకా తల్లి కడుపులో ఉండి వస్తారు కదా చాలా ఇబ్బందిగా పడుతూ ఉంటారు పైగా అప్పుడే పుట్టిన పిల్లలను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళని ఎక్కడపడితే అక్కడ పడుకోబెట్టడాలు ఏది పడితే అది తినిపించడాలు చేయకూడదు అలాగే స్నానం చేయించ్చేడప్పుడు దగ్గర నుంచి వారిని డైపర్స్ మార్చేంత వరకు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి వారిని ఎటువంటి ఇబ్బందిని పెట్టకూడదు వాళ్లని వాళ్ళనీ అతి ఇబ్బందిగా లేకుండా ఉండే వాతావరణంలో ఉంచడానికి మనం ప్రయత్నించాలి ఎందుకంటే వాళ్ళని ఎక్కువ ఎండలోను ఎక్కువ చలిలోనూ ఎక్కువ వర్షం పడే చోట్లగాని పెట్టకూడదు చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి అలాగే వాళ్ల యొక్క ఆహార విధానాలు అందులోనూ